కోళ్ళ పెంచడంలో ఎక్కువగా మనం చూసుకోవల్సింది ప్రతిరోజు కూడా మనం ఆరోగ్యపరంగా తనిఖీలు చేస్తు ఉండాలి ఆరోగ్యపరంగా తనిఖీలు చేయటం వలన ముందుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడుతు కోళ్ళను ఆరోగ్యంగా ఉంచవచ్చు అంతేకాకుండా ఎక్కువగా మనము తరచు ఉదయాన్నే మేత నీళ్ళు అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా మేత నీళ్ళు ఇచ్చి మనము సహా ఎక్కువగా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి నీరు ఇచ్చేటప్పుడు కూడా శుభ్రమైన నీరును ఇవ్వాలి మురికి నీరును కాకుండా దీనివలన శుభ్రమైన నీరు మేత ఇవ్వటం వలన మనకు ఈ కోడి అనేది అధిక బరువు వస్తుంది అదేవిధంగా వాతావరణం మార్పులు వలన ఇది లూజ్ మోషన్ అవుతు ఉంటుంది దీనివల్ల వెయిట్ తగ్గుతు ఉంటుంది ఇది జరగకుండా మనము వాతావరణ మార్పులను మనము గమనించి వాటికి తగ్గ ముందుగా టీకాలు ఇవ్వటం వలన మనము లాభాలు పొందవచ్చు